నా పాత ఫోన్ చూసినారంటే చెడిపోయింది అది ఎక్కువగా వచ్చి మెమరి స్టోర్ ఆనతి తర్వాత బ్యాటరీ వచ్చి చాల వీక్ అయ్యింది చార్జ్ వేస్తాను నిలబడనంది దాన్ గు దాని నుంచి ఏడనో ఎటుపోమ్ము అనలేదు తర్వాత చూసినారంటే ఒక ఫోన్ రా వస్తే లా మన ఫోన్ మాట్లాడననుకుంటే చార్జ్ ఒక్క ఒక్క సెకెండ్ కూడా ఆ నిలవనంది ఇట్ట ఆ ఆటోమేటిక్గా అది వచ్చి ఆఫ్ అయిపోతుంది దాన్ దాన్నుంచి నేను కొత్తగా ఒక ఫోన్ తీసినా అది చూసినారంటే రెడ్మీ నైన్ ప్రో అని ఒక ఫోన్ తీసిన అది చూసినారంటే చాలా బాగుంది పాత ఫోన్లో వచ్చి అంత క్లారిటీ లేవు తర్వాత చూసినారంటే ఒక మంచి క్యామ్ ఫెసిలిటీ ఉండదు ఆ తర్వాత స్టోరీజ్ ఉండదు బ్యాటరీ వచ్చి అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది బ్యాటరీ స్టోరీజ్ సుద్దంగా లేవు అయితే ఈ ఫోన్లో చూసినారంటే బాగా క్లారిటీగా ఉంది మెమొరీ స్టోరీజ్ బాగుంది తర్వాత బ్యాటరీ చాలా బాగుంది చార్జ్ వేసి ఒక ఒక పది నిమిషాలు మనం మళ్ళీ వచ్చి చూసినామంటే ఫుల్ చార్జర్ అయిపోయింది అంత బాగా చార్జ్ ఎక్కుతుంది తర్వాత ఫోటో క్లారిటీ చూసినారంటే చాలా బాగుంది ఏవైనా ఫోటోస్ తీసినామంటే అంత భలేగా ఉంది క్లారిటీ చూసినారంటే అంత పిక్సల్ సైస్లో బాగా ఉంది చూసేదానికి ఆ తర్వాత చూసినారంటే దాంట్లో స్టోరీజు చాల బాగుంది ఓ ఒక ఫ ఒక ఫైలు డ్యాకుమెంటు ఏవైనా మనం పెట్టూకొనున్నామంటే అది పెన్డ్రైవుల్ను యూఎస్బీ లోగు ఇంచి మనం డారెక్టుగా కాపీ చేసేట్టుగా ఫెసిలిటీ అన్నీ ఫోన్లో ఉంది తర్వాత చూసినారంటే దీంట్లో ఎక్కువ స్టోరీజ్ ఉంది అది ఒక మంచి మంచిగ ఉంది తర్వత చూసినారంటే ఆ ఫోన్లో వచ్చి ఏ ఒక్క ప్రోబ్లము లేదు ఎంతో ఏం ఇప్పుడు కొత్తదిగా ఏం వచ్చుందో ఆ అప్డేషన్ అన్నీ ఐఫోన్లో ఉంటుంది నా పాత ఫోన్ చూసినారంటే దాంట్లో ఒక్క ఒక ఇది క ఒక అప్డేషన్ కూడా కొత్త అప్డేషన్ ఎదూమీ కాదు అన్నీ పాత అప్డేషన్సు ఆ ఒక ఒక అప్డేట్ కూడా దాంట్లొ ఉండదు అయితే ఈ ఫోన్లో అన్నీ ఇప్పుడుండే ట్రెండులో ఇప్పుడు ఏమి అప్డేషనుందో అది అన్నీ అప్డేట్ చేసి ఉన్నారు నాకు చాలా నచ్చింది మా తర్వాత చూసినారంటే అది లెక్క చూసినారంటే చాల తక్కువగా ఉంది అయితే క్వాలిటీ బాగా ఉంది అయితే నేను ముందు తీసిన ఈ ఫోన్ చూసినారంటే ఎక్కువనా ఎక్కువైన అమౌంట్ పెట్టి తీసినా డబ్బులు పెట్టి తీసిన అయితే దానికి ఒక మంచి ప్రొ ఫోన్గా అది లేదు ఎక్కువగా తీసిన అయితే మంచి ఫోన్ కాదు ఇది తక్కువగా తీసిన భలేగా ఉంది ఫోను ఇదే నా ఈ ఫోన్ గురించి నేను చెప్పేది